మీ స్నేహితుని పెళ్ళికి మీరు ఎలా ఎంజాయ్ చేశారు నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము అంటే మే మా ఫ్రెండ్ పెళ్ళి కడకుదురులో జరిగింది అది ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో సాంప్రదాయాలు అన్నీ చాలా విభిన్నంగా ఉంటాయి అందులో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుకు ఒక విడిది గది అనేది ఇవ్వడం జరుగుతుంది మేము పెళ్ళి కొడుకు వాళ్ళ విడిది గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెళ్ళికూతురు వాళ్ళు చుట్టాలు బంధువులు అందరూ కలిసి ఈ పెళ్ళికొడుకు తరపున వచ్చిన వారికి స్వీట్లు డ్రింకులు అవన్నీ ఇస్తారు మేము చాలా సరదాగా ఉండాలని అవన్నీ తీసి ఒకచోట దాచేశాం మళ్ళీ ఇవ్వలేదు అని అడిగాం ఈ లోపు చాలా మంది కన్ఫ్యూషన్ పడి ఆ తర్వాత నవ్వుకున్నారు మేము చేసిన పనికి అలాగే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కలసి స్నానం చేసేటప్పుడు అంటే పసుపు స్నానాలు చేసేటప్పుడు మేము చాలా ఏడిపించడం అనేది జరిగింది అంతేకాకుండా మూ మేము వాళ్ళు మమ్మల్ని పార్టీకి తీసుకెళ్ళమని అడిగితే మాకు కావలసినటువంటి డబ్బులు కూడా తీసుకుని మేము అక్కడున్న దగ్గర ప్లేసెస్ అన్నీ చూసి చాలా ఎంజాయ్ చేశాం ఎందుకంటే మా స్నేహితుడిని ఏడిపించడం అంటే మాకు చాలా ఇష్టం అలాగే తను కూడా అందరి పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు చాలా ఏడిపించేవాడు అందుకే మేము ఇంకొంతమంది స్నేహితురాళ్ళం కలసి చాలా ఏడిపించాం అంతేకాకుండా పెళ్ళికూతుర్ని కూడా ఆటపట్టించే వాళ్ళం మేము ఈ విధంగా చాలా బాగా ఎంజాయ్ చేశాం